నమస్తే అండి కార్ డ్రైవర్ సురేష్గారు మాట్లాడుతున్నారా అంటే మేము రేపు ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము మొత్తం మా కుటుంబ సభ్యులు మొత్తం ఐదుగురం ఇంకా మారేడుమిల్లి వెళ్దామననుకుంటున్నాము కాబట్టి ఉదయం ఏడు గంటలకి వచ్చి మమ్మల్ని తీసుకు వెళ్ళండి అలాగే మా అడ్రస్ వచ్చేసి బస్స్టాప్ దగ్గర పక్కగా రెండవ సందులో మూడోవ ఇల్లు అలాగే రేపు రాత్రి ఏడు గంటలకి తిరిగి మా ఇంటిలో విడిచిపెట్టండి